మిగిలిన రక్షత్రతుల కంటే నా రచనలు గొప్ప అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను సామాజిక అంశాలు అంశాల నా లోపాలను నిర్మూహమోటంగా రాయగలిగాను ఈ దేశం మరింత మెరుగుపడాలంటే సామాజికంగా ముందు మార్పు రావాలని గట్టిగా కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకన్నా అయితే భారతదేశంలో ఉన్న చట్టాలు నిబంధన ప్రకారం కొన్ని అంశాలని పూర్తిగా రాయలేకపోతున్నాం ఇక్కడ కొన్ని మతపరమైన సున్నితమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నా ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతం భవిష్యత్తులో కూడా మతపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ విషయాన్ని వాటి కోసం అధికారంకోసం మాత్రమే భావించే కొన్ని ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి ఆ విషయాలు బయటికి చెప్పలేని పరిస్థితుల్లో రాయలిని పరిస్థితులు మేము ఉన్నాం